నమస్తే అండి

రండి లోపలకి ఇక్కడ అన్ని ఫంక్షన్స్కి కావాల్సిన అన్ని ఉంటాయండి అదే ముందు జెంట్స్కి చూస్తారా అండి లేడీస్కా సరే నండి ఇటువైపు రండి ఎలాంటి మోడల్స్లో కావాలండి మీకు చీరలు సరేనండి ఇటు చూడండి ఇది కాంచీపురం సారీ అండి రీసన్ ఉన్నాయండి ఇవి రీసెంటుగానే దిగాయి అండి ఇప్పుడు అసలు అందరూ ఇవే కట్టుకుంటున్నారు చాలా బాగుంటున్నాయి ఇవి చూడండి ఒకసారి

చీర ఒక ఐదు వేలు పడుతుందండి ఇది

డిస్కౌంటు టెన్ పర్సెంట్ అండి ఏంటండి అదే పండగ డిస్కౌంట్లు అనే ఆ టెన్ పర్సెంట్ అండి అవి చాలా కొత్తగా వచ్చింది కదండి బాగా అందరు కడుతున్నారు కదా డిమాండ్ ఎక్కువ ఉందండి

సరేనండి బనారస్ చీర కూడా ఉందండి ఈ మధ్యన కొత్త మోడల్లో కొత్త బార్డర్స్ వచ్చి వచ్చాయి చూస్తారా సరేనండి ఎలాంటి డ్రెసెస్ కావాలండి

లాంగ్ ఫ్రాక్స్ చూస్తారా అండి ఆ ఫ్రాక్ చూడండి మరూన్ కలర్ ఫుల్ వర్క్ ఉంటుంది ఇంకా హెవీగానా అండి లైట్ వెయిట్తోనా చూపిస్తాను అండి ఇది ఓన్లీ పింక్ కలర్ చూడండి ఇది లైట్ వెయిట్గానే ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుందండి సారీ సరేనండి స్కై కలర్ చూడండి సరేనండి ప్యాక్ చెయ్యమంటారా అండి ఆ గ్రీను ఆ గ్రీను నాలుగు వేలు అండి అంటే పండగ కదండి డిస్కౌంట్లు పోను ఈ రేట్స్కి వచ్చాయి అండి లేకపోతే ఇంకా కాస్ట్లీ ఇవి

సరేనండి బిల్లు ఆ చీరలు రెండు తీసుకున్నారు కదండి ఒక్కొక్కటి అవి ఐదు వేలు అండి అవి పది వేలు ఆ డ్రెస్సు ఏమో నాలుగు వేలు అండి ఇంకా పద్నాలుగు వేలు పడినాయి అండి మీకు డిస్కౌంట్లు తీసే తీసేస్తే పన్నెండు వేలు అండి సరేనండి